హలో హాయ్ నేను తొందరగా రావడం వలన నా నేను ప్రయాణిస్తున్నప్పుడు నా బిల్లు ఎక్కడో మర్చిపోయాను తీసుకువెళ్ళడం మర్చిపోయాను మీరూ ఎక్కడున్నారో నాకు తెలియటం లేదు నాకు చాలా భయం కలుగుతుంది ఇక్కడ నేను విమానాశ్రయంలో ఉన్నాను మీరు ఎలా హెల్ప్ చేస్తారో నాకు తెలియట భయం వేస్తూ ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో కస్టమర్స్తో మాట్లాడాలి మీరు నాకు నా ఈ నా పాస్పోర్ట్ అని ఎలా అయినా నా డిజి లాకర్ నుంచి మీరు ఎలా పొంద ఎలా తీసియ్యగలుగుతారని నాకు తెలియటం లేదు మీరు నాకు ఎలా అయినా సహాయం చేయండి నేను ఎలా నా విమా ఎయిర్పోర్ట్ నుంచి విమానా ఎయిర్పోర్ట్లో నా వీసాను ఎలా పొందుకోవాలో మీరు నాకు కొంచెం సలహా ఇవ్వండి నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ పోలీస్ వారు అందరూ ఉన్నారు న మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని మీ కస్టమర్ సర్వీస్ నాకు దయ చేయండి